నాకు హీరో విక్రమ్ ప్రధానంగా తమిళ సినిమాల్లో పనిచేస్తున్న అత్యంత ప్రశంసలు పొందిన భారతీయ నటుడు అతని వైవిధ్యమైన మరియు నటన శైలికి గుర్తింపు పొందాడు తరచుగా గణనీయమైన శారీరక మరియు భావోద్వేగాలు పరివర్తన అవసరమైన అయ్యే సవాళ్ళతో కూడిన పాత్రను పోషించడం అతని ఉత్తమ నటు అతనికి ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డుతో సహా అనేక అవార్డులను సంపాదించిపెట్టింది ఇందులో అతను అతని అద్భుత పాత్ర సేతు చిత్రంలో వచ్చింది ఇందులో అతను సమస్యత్మకమైన గతంతో కూడిన సంక్లిష్టమైన పాత్రను పోషించా పోషించాడు తమిళ సినిమాల్లో అత్యంత గౌరవనీయమైన నటులలో ఒకరిగా ఆయనను నిలబెట్టబడింది